నేను కోనసీమ జిల్లాలో నివసిస్తున్న ఒక సామాన్య వ్యక్తిని నాకు తెలిసిన రిటైల్ హోల్సేల్ మార్కెట్లు ఏమిటంటే రిటైల్ మార్కెట్లు విషయానికొస్తే కోనసీమ మార్కెట్ తునీ రాజమండ్రి టౌన్ మార్కెట్ పిఠాపురం మార్కెట్ అమలాపురం మార్కెట్ హోల్సేల్ మార్కెట్లు తునీ హోల్సేల్ మార్కెట్ రాజమండ్రి హోల్సేల్ మార్కెట్ పిఠాపురం హోల్సేల్ మార్కెట్ అమలాపురం హోల్సేల్ మార్కెట్ ఈ మార్కెట్లలో అన్ని రకాల కిరాణ కూరగాయలు పండ్లు ఇతర వస్తువులు లభిస్తాయి ధరలు సాధారణంగా మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి ఇటీవల సంవత్సరాలలో కిరాణ కూరగాయల ధరలు గణనీయంగా పెరిగాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి వాతావరణంలో మార్పుల వల్ల పంటల ఉత్పత్తి బాగా తగ్గింది రాజకీయ అస్థిరత వల్ల ఎరువులు ఇతర ఇన్పుట్ ధరలు కూడా పెరిగాయి ధ్రవ్యోల్భణం వల్ల సాధారణ వ్యయాలు పెరిగాయి ఆన్లైన్ షాపింగ్ ఒక కొత్త పరిమాణం ఇది చాలా ప్రజలకు ఇష్టమైనది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది ఎవరైనా ఎక్కడైనా కూర్చోని కొనుగోలు చేయవచ్చు మార్కెట్కు వెళ్ళాల్సిన అవసరం లేదు సమయం ఆదా అవుతుంది మార్కెట్లో లభించని కొన్ని వస్తువులు కూడా ఆన్లైన్లో లభిస్తున్నాయి అయితే ఆన్లైన్ షాపింగ్లో కొన్ని చెడు విషయాలు కూడా ఉన్నాయి కొన్ని సార్లు నాణ్యతలో తేడా ఉంటుంది డెలివరీ సమయం ఆలస్యం కావచ్చు డెలివరీ సమయంలో వస్తువులు కూడా దెబ్బ తినవచ్చు నా అభిప్రాయం ప్రకారం ఆన్లైన్ షాపింగ్ ఒక మంచి పరిణామం ఇది ప్రజల జీవితాలను సులభతరం చేస్తుంది అయితే దానిలో ఉన్న చెడు విషయాల్ను గమనించి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఆన్లైన్ షాపింగ్లో మంచి విషయాలు ఏమిటంటే సౌకర్యవంతం సమయం ఆదా అవుతుంది మార్కెట్లో లభించని వస్తువులు కూడా ఆన్లైన్ షాపింగ్లో లభిస్తాయి ఆన్లైన్ షాపింగ్లో చెడు విషయాలు కూడా ఉన్నాయి అవి ఏమిటంటే నాణ్యతలలో తేడా డెలివరీ సమయం ఆలస్యం డెలివరీ సమయంలో వస్తువులు దెబ్బ తినవచ్చు